నాకు తెలిసిన చిత్రకారులు బహదూర్ చిత్రకార ఈయన నయాగ్రామ్ పింగ్లా పచ్చిమ బెంగాల్లో ఉంటారు ఈయనది ఇరవై ఐదు నలభై ఐదు సంవత్సరాలు ఇద్దరు పిల్లలు పటువాల సామాజిక లేదా ఆర్థికంగా అన్నీ రకాల అనుచిత వేలకు గుర్వియార్ గురయ్యారు ఆయనప్పటికి వారి నేటికి అన్నీ రకాల కష్టాన్ని అధగమించి తమ జీవనోపాధాన్ని సంపాదించకోగలిగారు అది ఎంతో కష్టమైనా ప్రారంభంలోనే మేము గ్రామాలకు వెళ్ళి వినోదకరంగా నటించాము మా చిత్రాలను చూపించాము మరియు మేము రూపొందించిన చిత్రాలు వివరించాము